నేను ఇంటర్నెట్లో హిందీ భాషలో వార్తలు చదవాలి అని అనుకుంటున్నాను నేను పొందికగా ఉన్న కథ శైలిని ఇష్టపడతాను భాషా శైలి అంటే భాషను ఉపయోగించే విధానాన్ని సూచిస్తుంది వ్యాకరణం స్వరం మరియు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇది సంభాషణ యొక్క సందర్భం మరియు ఉద్దేశాన్ని బట్టి మారవచ్చు కొన్ని అధికారికంగా వివరణాత్మకంగా సాంకేతికంగా ఉండవచ్చు దీనివల్ల నా వ్యాకరణం మెరుగైంది నాకు ఇంటర్నెట్ మాధ్యమం యొక్క భాష ఇష్టం